మా ప్రదేశానికి చెందిన మంచి పేరు క్రీడలలో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎవరంటే చాలామంది ఉన్నారండి పేర్లు నేను చెప్పలేను అందులో నాకైతే కబడ్డీ అంటే చాలా ఇష్టం అండి మా వాడికి నేను కూడా నాకు కూడా కబడ్డీ అంటే చాలా ఇష్టము సో నేను ఒక గురువుగారి దగ్గర అయితే నేను ఈ శిక్షణ అనేది ఈ కబడ్డీలో శిక్షణ అనేది తీసుకోవడం జరిగింది ఆయన పేరు ఏంటంటే సాయి గారు అండి ఆంబోతుల సాయి గారు ఆయన నిజంగా చాలా ఆయన నిజంగా ఆయన ప్రో కబడ్డీ లెవెల్ స్థాయికి కూడా వెళ్ళడానికి అంటే ప్రో కబడ్డీ అంటే అనకూడదు కానీ అవి ఏంటంటే ఇంతకుముందు ప్రో కబడ్డీ అనేది లేదు కానీ ఇప్పుడిప్పుడే వచ్చింది అది కానీ ఇలాగ రాష్ట్రాలవారీగా జరిగే వీటిల్లో కూడా ఎన్నో ఆటలను అయితే ఆయన ఆడారండి ఆయన నిజంగా ఆయన పట్టుదల ఆయన కృషి నిజంగా ఎంతో నిజంగా అటువంటి గురువు నాకు దొరకడం చాలా మంచిది చాలా నేను భాగ్యంగా భావిస్తాను అండి అలాంటి గురువు నాకు దొరకడం ఆయన నిజంగా ఆయన మంచి పేరు ఈ కాకినాడలో ఆయన మంచి పేరును అయితే సంపాదించుకోగలిగారు నిర్వాహకులు ఆటగాళ్ళు అంటే ఇంకా చాలామంది ఉన్నారండి సతీష్ గారు అని చెప్పి లేకపోతే ఇలాగ సాయి సాయి సతీష్ గారు అని చెప్పి ఇంకా చాలామంది ఉన్నారు ఒకొక్కఋ కోసం చెప్పాలంటే చాలా టైం పడుతుంది అండి అంతే వీళ్ళు అందరు కూడా ఏంటంటే ఒకటి అండి వీళ్ళు అందరు ఏంటంటే తమ ఆటపట్ల తమకున్న ఆశక్తిని వెల్లడి పరుచుకుంటు తమ ఆటలలో కూడా తమ వారి జీవితం అన్నట్టు ఆడుతు ఎంతో కసిగా వాళ్ళు అయితే ఆ ప్రాక్టీస్ ఆ వ్యాయమం అయితే చేసి వాళ్ళు అందరు కూడా ఎంతో కష్టం ఎరిగిన వాళ్ళు అండి వాళ్ళు అందరు కూడా చిన్నప్పటి నుంచి డబ్బున్న వాళ్ళు అయితే ఎవరు కాదు చిన్నప్పటి నుంచి అక్కడ ఇక్కడ పనిచేసుకుంటు ఆ పని చేసుకుంటు తమ ఆటని తమ జీవితాన్ని అయితే అలా కట్టుకోగలిగారు అండి వాళ్ళు నిజంగా కూర్చోబెట్టుకొని ఒక్కొక్క సంఘటన చెప్తుంటే నాకు కంటిలో నుంచి నీరు కూడా వచ్చేవి కానీ వాళ్ళు ఎన్ని శ్రమల పడిన సరే వాళ్ళు ఏం చేశారు అంటే తమ జీవితంలో తమ అనుకున్నది అయితే ఖచ్చితంగా సాధించగలిగారు అండి వాళ్ళ దగ్గర అయితే అది ప్రశంసనీయమైన సంగతి ఈ ఇలాగే కబడ్డీలో కాదండి ఇంకా ఫుట్బాల్లో అలాగే క్రికెట్లో కూడా చాలామంది అయితే ఉన్నారు కానీ అందరి పేరు చెప్పడం కుదరదు అండి